అవును అవునండి కృష్ణ బారాజ్ టేలర్ హుడ్ అండి మీకు ఏమి కావాలండి చెప్పండి ఏంటండి ఏ ఎన్ని జతలు ఉన్నాయండి ఎన్ని జతలు కుట్టాలి అండి హండ్రెడ్ అయితే ఎక్కువ ఆ ఇక్కడికి తిమ్మాపురం వచ్చేయగలరా

హండ్రెడ్ డ్రస్ అంటే వర్కర్స్ ఉన్నారు అండి మరి కుట్టేస్తాను మేడమ్ ఒక ట్వంటీ డేస్ దగ్గరలో కుట్టేస్తాను ఏంటి మేడమ్

అలాగే అలాగే కుట్టేస్తాను మేడమ్ ఒక ఇరవై రోజులలో కుట్టేస్తాను

అలాగే అలాగే డ్రస్స్కు వచ్చి ఏంటండి ప్యాంట్ షర్టా

ఆ కాస్ట్లీ అవుతుంది మేడమ్ ఒక ఎనిమిది వందలు అవుతుంది డ్రస్స్కు వచ్చి హలో ఆ ఒక జతకు వచ్చి ఎనిమిది వందలు అవుతుంది మేడమ్ అలాగే అలాగే మేడమ్ ఈ నెంబర్కు చేయండి